అన్ని కాలాల్లో అత్యంత ఇష్టమైన కాలం శీతాకాలం శీతాకాలంలో వంటలు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అవి చాలా బాగా అనిపిస్తుంది తిన్నప్పుడు వేడిగా సమోసా కానీ మిరపకాయ బజ్జీలు కానీ చల్లగా క్లయిమేట్ తిన్నాకొలది తినాలనిపించేంతలా ఉంటాయి వంటలు కొబ్బరి స్వీట్లు కానీ ఏమన్నా కూడా చాలా బాగుంటాయి అదే టైం లో వర్షాలు పడితే ఇంకా బిర్యానీ అలా తినాలనిపిస్తుంది వంటలు ఎక్కువ ఇష్టం అయితే మాత్రం సమోసా ఎగ్ బజ్జీలు ఇవే తింటాము ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే తింటారు ఎక్కువ ఇష్టపడతారు